నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ముప్పై వేల రెండు వందల ముప్పై నలభై వేల నాలుగు వందల ఇరవై ఐదు లక్షల రెండు వేల ఐదు వందల ముప్పై